మన భారతదేశం ఎదురు ఎదుర్కొంటున్న అతిపెద్ద పర్యావరణ సమస్య ఏంటంటే గ్లోబల్ వార్మింగ్ అండి గత కొన్ని సంవత్సరాలుగా ఎంతో పచ్చగా ఉన్న ఈ మా ఊరు మా జిల్లాలో కూడా రోడ్డు వైండింగ్ కోసం చెట్లవి కొట్టేయటం వల్ల పచ్చదనం అనేది నశించిపోయింది పర్వతాలు కూడా తవ్వేస్తున్నారు మైనింగ్ ద్వారా ఇవన్నీ కూడా కొండలు అవి తవ్వేయటం వల్ల మనకి చూట్టానికి కూడా పచ్చదనం కనుమరుగైపోతుందండి పొలాలన్నీ కూడా ప్లాట్ల కింద మార్చేశారు నేలంతా బీడుభూమిగా మారిపోయిందండి ఒకప్పుడు మన గుంటూరులో ఎలాంటి పంటలు పండేవి అలాంటిది ఇప్పుడు మొత్తం బీడుభూములైపోయాయి ఇంకా రైతులు పంటలు పండించలేక భూమిని ప్లాట్లు కింద మార్చేసి అమ్మేసుకుంటున్నారండి ఈ కొన్ని సీజన్లో ఇప్పుడు ఎండాకాలం వర్షాకాలం చలికాలం ఈ సీజన్లు కూడా మారిపోయాయండి చలికాలంలో వర్షాలు పడుతున్నాయి ఎండాకాలంలో చలేస్తుంది వర్షాకాలంలో ఎండలుగాస్తున్నాయి దీనివల్ల పంటలు ఎలా పండుతాయి చెప్పండి ఇదంతా కూడా మనం చేతులారా చేసుకున్నదేనండి ఈ మనం ఈ గ్లోబల్ వార్మింగ్కి కారణం కూడా మనం మానవులమేనండి మనం చెట్లను పెంచాల్సింది పోయి ఉన్న చెట్లను నరికేయటం వల్ల పొల్యూషన్ ఎక్కువైపోవటం వల్ల ఇవన్ని జరుగుతున్నాయండి ఒకప్పుడు ఎడ్ల బండ్లు గుర్రాల బండ్లు వాడేవాళ్ళం ఇప్పుడు అంతా కూడా మోటార్ వెయికల్స్ వచ్చేసాయండి దానివల్లే పర్యావరణం పాడైపోయి మనకి కాలాలు కూడా మారిపోతున్నాయండి